నా పేరు శివశంకర రావు మొన్న ఒకసారి మీ ఇంటికి కూడా వచ్చారు నేరు నాకు స్థలం కానీ ఇల్లు కానీ కావాలి అనుకున్నాను గుంటూరు సరిసర ప్రాంతాంలో మీరు తిరుగుతారు అంట కదా అన్ని చూసి వస్తారు అంట కదా ఒకసారి వచ్చాము కానీ మీరు లేరు ఇంటికాడ

సుమారు ఎంత రేట్లు ఉంటాయండి సుమారు ఎంత రేట్లో ఉంటాయి మన ఉజ్జాయింపు అపార్ట్మెంట్ వచ్చి తక్కింది

సింగల్ బెడ్రూమా డబల్ బెడ్రూమా

వసతులు బాగా ఉన్నాయండి అక్కడ నీరు నీరు కానీ అన్నీ

అసలు ఖాళీ స్థలాాలు ఏమన్నా ఉన్నాయా సమీపంలో రేట్ ఎంత ఉంటుంది సుమారు సెంట్కి

అపార్ట్మెంట్ కొ కొనుక్కుంటే రైటా లే ఖాళీ స్థలం మనం కట్టుకుంటే రైటా

గుంటూరులో మీ అడ్రస్ చెప్పండి శివాలయం పక్కన

వచ్చి కాల్ చేస్తాను అండి నేను సమీపంలో వచ్చి కాల్ చేస్తాను ఎక్కడికి వెళ్ళకండి రేపు